హలో నమస్తే అండి చెప్పండి ఆ అవునండి టైలర్నే చెప్పండి సార్ పిల్లలకండి ఎంతమంది ఉంటారండి వందమంది అబ్బాయిలా అమ్మాయిలండి

ఓకే అండి సరే అండి ట్రై చేస్తా అండి ఇరవై లేదా ఇరవై ఐదు రోజుల్లో మీకు ఇస్తాము మరి కాస్ట్ వచ్చేసరికి అబ్బాయిలకైతే ఐదు వందలు అమ్మాయిలకైతే ఆరు వందలు అలా పడుతుందండి ఖాళీ ఉన్నప్పుడు వస్తానండి అయితే సరేనండి ఇంతకీ ఏ ఊరండి అన్నారు వస్తారు సరే అండి సరే తెలుసండి తెలుసు అదే నేను అక్కడికి వచ్చిన తర్వాత యూనిఫార్మ్ మీరేంటో చూసి క్లాత్ గట్రా నేను చెప్తాను ఓకే అండి హండ్రడ్ అండి మొత్తం ఓకే అండి అదే రేటు మరి ఇలా పడుతుందండి చూడండి అంత తగ్గదు కదండీ మరి అవును పిల్లల పిల్లలకు అంటున్నారు చూసి చేద్దాంలేండి సరేనండి మొత్తం ఇప్పుడు మనకంతా మొత్తం అన్నీ వచ్చిన తర్వాత ఎంత అవుతుంది ఏంటి అనేది దాని బట్టి మనం చూద్దాం పిల్లలకు అంటున్నారు కదా సరే అండి అయితే ఓకే